నేను ఎక్కువుగా శీతాకాలంలో ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను శీతాకాలంలో ఎందుకంటే

ఎక్కువుగా ఎండలు కాక వర్షం కాక శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సమాంతరంగా ఉండటం చేత నేను ఎక్కువుగా ఆ సమయంలో ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతాను అలాగే శీతాకాలంలో ప్రదేశాలు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది అందుకని నేను ఎక్కువుగా శీతాకాలంలోనే ప్రయాణాలు చేస్తూ ఉంటాను కేవలం కొన్ని ప్రదేశాలు మాత్రమే నేను వర్షకాలంలో మరియు ఎండకాలంలో సందర్శించటానికి ఇష్టపడతాను ఎక్కువ శాతం శీతాకాలంలో ప్రయాణాలు అన్ని నా స్నేహితులు కూడా అనుమతిస్తూ ఉంటారు అందుకని నేను వాళ్లతో కలిసి ట్రిప్పు లకి వెళ్తూవుంటాను